అసలు వర్షాలు లేక నీటి కొరత వస్తుందని ఎప్పుడు కూడా ఊహించుకోలేదండి ఎందుకు అంటే మా కాలనీలో ఎప్పుడు సమృద్ధిగా నీళ్ళు ఉండేవి అన్నమాట అయితే మా ఇంటికి కొంచెం దూరంలో చెరువు కూడా ఉందండి అదే అంటే చెరువు అంటే వర్షం నీళ్ళు అందులోకి వచ్చి ఇంక అందులో ఉంటాయి అన్నమాట అయితే మాకు ఎప్పుడు బోర్లు ఎండిపోవటం కానీ వాటర్ ప్రాబ్లెమ్ కానీ ఎప్పుడూ లేదండి అలాంటిది ఈసారి ఏమైంది అంటే వర్షాలు సరిగ్గా లేకపోవటం వల్ల బోర్ ఎండిపోయి మా అసోసియేషన్ వాళ్ళు డైలీ వాటర్ సప్లై చేస్తారండి మా కాలనీకి ఆ వాటర్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డాము అండి అయితే నేను ఏం చేశాను అంటే వర్షాకాలం వచ్చే టైంకి మా ఇంటి పైన పడిన వర్షం నీళ్ళు అంతా భూమిలోకి ఇంకేలాగా పైపులు ద్వారా భూమిలోకి వెళ్ళేలాగా ఇంకుడు కుండి ఒకటి కట్టించేసి ఏర్పాటు చేశాను అండి ముందుగా పడిన వాటర్ అంతానేమో ఇం భూమిలోకి ఇంకిపోయేలాగా తర్వాత వచ్చే వాటర్ మాత్రం స్టోరేజ్ చేసుకోవడానికి ఒక పెద్ద సంపు కట్టించి అండి అందులోకి స్టోర్ చేస్తున్నాను అండి ఆ వాటర్ మాకు మొక్కలకి అని వాటికి అని అవసరాలకి అవి ఆ సంపులో వాటర్ వాడుతూ ఉంటాను అన్నమాట అండి అయితే అలాగే నేను మా కాలనీ వాళ్ళకి ఏం చెప్పాను అంటే ముందు నేను ఇలా చేశానండి ఇలా బాగుంది మీరు కూడా ఇలా చేస్తే మన కాలనీ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి అండి అని చెప్పి పైన ఎగువ నుంచి వర్షం పడినప్పుడు వచ్చే నీళ్ళు అంతా మా కాలనీ గ్రౌండ్లోని మీదగానే వెళ్తుంది అండి అయితే ఆ గ్రౌండ్లో నీటి కుంటలు తీయిద్దాం అండి దానివల్ల ఇక్కడ అంతా వాటర్ భూమిలోకి ఇంకుతుంది దానివల్ల మనకు బోర్లు పనిచేసి నీటికి ఎద్దడి రాకుండా ఉంటుంది అని చెప్పేసరికి మా అసోసియేషన్ వాళ్ళు కూడా నా మాటకి గౌరవం ఇచ్చి తొమ్మిది ఇంకుడు కుండీలు తీయించారు అండి చాలా ఖర్చు అయింది అనుకోండి ఖర్చు మాట తర్వాత కానీ వర్షం నీరు అందులోకి ఇంకేసరికి అండి బోర్లు బాగా పనిచేసి ఇప్పుడు మాకు వాటర్ ప్రాబ్లెమ్ లేకుండా అయ్యిందండి నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళు చేయించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాను అండి అలాగే నే నా సలహా మీద వాటర్ ప్రాబ్లెమ్ లేకుండా నేను సలహా ఇచ్చినందుకు కూడా వాళ్ళు కూడా నాకు ధన్యవాదాలు తెలిపారు అన్నమాట